మేము మొన్న ఏంటంటే ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము అక్కడ ఫుడ్ కోర్ట్కి అసలు మామూలుగా అయితే మేము బీసెంట్ రోడ్ దగ్గర ఫుడ్ కోర్ట్ ఇంకోటి ఉంది అక్కడికి వెళ్దాం అనుకున్నాము కానీ అక్కడ ఏం బాగలేదు అక్కడ క్లో క్లోజ్ చేసి ఉన్నాయి చాలా షాప్స్ వరకు అందుకే ఇంక ఏంటంటే డైరెక్ట్ నేనేం చేశాను అంటే బస్ స్టాప్ దగ్గర నక్షత్ర ఈవెంట్స్ దగ్గర ఫుడ్ కోర్ట్ ఉంది ఆ ఫుడ్ కోర్ట్ చాలా బాగుంది అలాగే అక్కడ అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఫుడ్ అక్కడ ఫుడ్ జైల్ కూడా ఉంది చాలా బాగుంది లోపలికి వెళ్ళి చూస్తే ఫుడ్ కూడా చాలా బాగుంది అక్కడ నేను తిన్నాను నాకు చాలా అంటే చాలా నచ్చింది అలాగే ఏంటంటే అక్కడ మేము చాలా ఎంజాయ్ చేసాము అక్కడ ట్రైన్ కూడా ఉంది పిల్లలకి అది కూర్చోడానికి సో అక్క అది నేను ఎక్కి కూర్చుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఆ ట్రైన్ కూడా చాలా నచ్చింది అలాగే జంపింగ్ బమ్స్ కూడా పెట్టారు అది కూడా చాలా బాగుంది అలాగే ఇంకా ఏంటంటే అక్కడ ఐస్ క్రీమ్ తిన్నాం చాక్లెట్ ఐస్ క్రీమ్ చాలా బాగుంది అలాగే అక్కడి నుంచి అక్కడి నుంచి ఏంటంటే మేము కేఫ్కి వెళ్ళాము అక్కడ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కేఫ్ కి వెళ్తే అక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది అక్కడ నేను ఫ్రెంచ్ ఫ్రైస్ అలాగే పాస్తా ఇలాంటివన్ని ఆర్డర్ పెట్టుకున్నాను అవి కూడా చాలా బాగున్నాయి నేను కూల్ కేక్ బ్లాక్ ఫారెస్ట్ పెట్టుకున్నాను అది కూడా చాలా బాగుంది అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది అక్కడి నుంచి మందికి వెళ్ళాము మందికి వెళ్ళి నైట్ మందికి వెళ్ళాము సో నైట్ అంతా అక్కడ ఎంజాయ్ చేసాము మందిలో ఫుడ్ పెద్ద ప్లేట్లో పెట్టేసి ఆ ప్లేట్లో మొత్తం ఫుడ్ ఇచ్చేసి అందరినీ తినమన్నారు సో అక్కడ తిన్నాం చ ఇలా మేము తిన్న బెస్ట్ ప్లేసెస్ అంటే ఆ రోజు నేను తిన్నది అయితే అంత ఫుడ్ తిన్నాము మేమే షాక్ అయిపోయాము ఒక రోజులో అంత ఫుడ్డు తిన్నాం అని చెప్పి కానీ చాలా బాగున్నాయి ఫుడ్ అంతా ఎంజాయ్ చేస్తూ తిన్నాము అంటే అటు ఇటు తిరిగేసరికి ఇంకా ఆకలి వేసింది సో ఇంకా ఎక్కువ తిన్నాము అంతే మార్నింగ్ అటు వెళ్ళిన ఈవినింగ్ ఇటు వచ్చేసాము సరిపోయింది మాకు ఫుడ్ కూడా చాలా బాగా నచ్చింది చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆరోజు అలాగే ఏంటంటే నాకు వాటన్నిటిలో బెస్ట్ అనిపించింది అయితే కూల్గా కూల్ కేక్ బ్లాక్ ఫారెస్ట్ చాలా బాగుంది అక్కడ నాకు చాలా నచ్చింది అది తినాలనిపించింది సో ఎక్కువ తినా ఇంకా ఎక్కువ తినాలని అపించింది ఇంకా పొట్ట ఫుల్ అయిపోయింది ఇంకా అందుకే సరే ఇంకా ఆపేసాను సో నేనైతే చాలా అంటే చాలా నచ్చింది అక్కడ ఫుడ్లన్ని నాకు హండీలో బిర్యానీ చాలా నచ్చింది అలాగే ఫుడ్ కోర్ట్లో మేము తిన్నా ఐస్ క్రీమ్ నచ్చింది చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము ఆ రోజు మేము నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఆ రోజు ఫుడ్ కానీ నాకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు ఉన్నాయని నాకు చాలా నచ్చినాయి అలాగే మా ఇంటి దగ్గర పిల్లలు కూడా వచ్చారు అందరం కలిసి వెళ్ళాము కాబట్టి చాలా ఎంజాయ్ చేసాము నా ఫ్రెండ్స్ మా అక్క వీళ్ళందరూ వచ్చేసరికి నేను చాలా ఎంజాయ్ చేసాము ఆరోజు అందులో ఆరోజు నేను మెమొరబుల్ డే అంటే ఆరోజు చెప్తాను నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం అందులో ఫాస్ట్ ఫుడ్స్ అంటే ఇంకా ఇష్టం అందుకే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను ఆ ఫుడ్ తినడంలో నేను సో నేను చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది